నలుపు తెలుపు ఫోటోగ్రఫీ అనేది ఒక ప్రత్యేకమైన కళ ఇది కేవలం రంగులు లేకపోవడమే కాదు భావాలను మరింత బలంగా వ్యక్తం చేయడమే పూర్వం మొదటి ఫోటోల ఫోటోలు అన్ని నలుపు తెలుపులను వచ్చేవి ఆ కాలంలో రంగుల ఫోటోలు అభివృద్ధి కాలేదు కానీ అప్పట్లో తీసిన ఫోటోలు ఎంతో గొప్ప భావోద్వేగాలను చూపించాయి ఇప్పటికీ మనం చూస్తూ ఆశ్చర్యపోతాము నలుపు తెలుపు చిత్రాల్లో ప్రతి నీడ ప్రతి వెలుతురు స్పష్టంగా కనిపిస్తుంది రంగుల ఫోటోల్లో మనం తరచుగా రంగుల మీద దృష్టి పె పెడతాము కానీ నలుపు తెలుపులో అసలు విశేషం భావం శిల్పం రూపం ఇవి ఇవే ముఖ్యం దాంతో ఫోటోకు ఒక ప్రత్యేకమైన గంభీరత వస్తుంది నిజానికి నేను కూడా ఒకసారి నలుపు తెలుపు ఫోటోగ్రఫీలో ప్రయోగం చేసాను ఆ అనుభవం నా దృష్టిని పూర్తిగా మార్చేసింది పువ్వు చెట్టు వ్యవసాయ వ్యక్తి ముఖ్య ముఖ్యం చిన్న పిల్లలు నవ్వు ఇవన్నీ నలుపు తెలుపులో తీసినప్పుడు వాటి లోతును భావం మరింత బలంగా కనిపిస్తుంది చాలా సార్లు రంగుల ఫోటోల్లో కనిపించిన స్మృతి స్థితమైన భావాలను నలుపు తెలుపులో స్పష్టంగా కనిపిస్తాయి నలుపు తెలుపు చిత్రంలో కాంతి చాలా కీలకం ఎక్కువ కాంతి పడుతుంది ఎక్కడ నీడ వస్తుంది అన్న దానిపై ఫోటో యొక్క గొప్పదనం ఆధారపడి ఉంటుంది ఫోటోలో ప్రతీ చిన్న మలుపు ఆకృతి ముడి సృష్టంగా కని కనిపించడానికి కాంతిని సరిగ్గా వినియోగించాలి నలుపు తెలుపు చిత్రాల్లో ముఖ్యంగా మూడు అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి రూపాలు నీడలు పరిమాణం ఈ మూడు అంశాలు కలిస్తే ఒక చిత్రానికి జీవితాన్ని ఇస్తాయి ఏకవర్ణ చిత్రంలో అక్షరణ ఏమిటి అంటే అది ఒక టైంలెస్ బ్యూటీని కలిగి ఉంటుంది నలుపు తెలుపు చిత్రాన్ని చూస్తే ఒక అది కాలీన మంచి ఉంటుంది ఒక యాభై సంవత్సరంలో క్రితం తీసిన ఫోటో అయినా ఇప్పటికీ అది మన హృదయాలని తాకుతుంది ఈ ఫీల్ రంగుల ఫోటోలో రాకపోవచ్చు మరింత గొప్ప విషయం నలుపు తలుపు ఫోటోల్లో మనలని భావోద్వేగాలపై దృష్టి పెట్టమని బలవంతం చేస్తాయి ఒక చిరునవ్వు ఒక కన్నీటి చుక్క ఒక అనుభూతి ఇవన్నీ రంగుల వృద్ధతో కాకుండా సూటిగా మన మనసుకు అంటుకుంటాయి ఇందుకే ఇప్పటికీ ప్రపంచంలో చాలామంది ఫోటోగ్రఫర్లు గొప్ప కళాకారులు నలుపు తలుపు ఫోటోగ్రఫీని ప్రేమిస్తారు కాలాంత కర్తను భావాన్ని శిల్పిని నలుపు తెలుపు ఫోటోల్లో అభివృద్ధిగా చూపిస్తుంది చివరగా చెప్పేది ఏంటి అంటే నలుపు తెలుపు ఫోటోగ్రఫీ అనేది ఒక శాస్త్రం కాదు అది ఒక ఆర్ట్ ప్రతీ ఫోటో ఒక కథ చెబుతుంది ప్రతీ నీడ ఒక భావనను ప్రతిబింబిస్తుంది ప్రతీ వెలుతురు ఒక క్రొత్త జీవితాన్ని తీసుకొస్తుంది కాబట్టి నలుపు తెలుపు చిత్రాల్లో ఆకర్షణ ఏమిటంటే అది భావాలను నేరుగా మన హృదయాన్ని చేరుతుంది అందులో సాదా సీదా అందం ఉంటుంది తక్కువ మాటల్లో పెద్ద భావనలను వ్యక్తం చేస్తే చేసే శక్తి ఉంటుంది అది నిజమైన కళ